నమస్తే సర్ ఎవరండి చెప్పండి సర్

ఎన్ని యునీఫామ్స్ అండి ఎన్ని జతలు సర్ ఒక జత అబ్బాయిలు ఎంత మంది ఉంటారు సర్

ఖాళీ అంటే ఒక రెండు మూడు రోజుల్లో ఖాళీ అవుతాను సార్ అదే నిజమేలెండి కాకపోతే టైం పడుతుంది సార్ అంటే కొలతల అంటే ఎక్కు ఎక్కువ ఉన్నాయి కదా జత అబ్బాయిలకు అయితే ఆరు వందలు సార్ అమ్మాయిలకు అయితే ఎనిమిది వందలు వంద వంద తగ్గిస్తానులే సర్ అబ్బాయిల అం అదెలా తీసుకోమంటారు సార్ వాళ్ అంటే వాళ్ళు వస్తారా లేకపోతే మేము రావాలా సరే అయితే ఒక రెండు రోజుల్లో మళ్ళీ ఫోన్ మీకు చెప్తాను సర్ నేను వచ్చేముందు చెప్తాను సర్ సరే సార్ మళ్ళీ ఎప్పటిలోపల కావాలి సర్ మీకు అంటే ఇప్పుడు సెలవులు అదే అదేనండి ఇప్పుడు సెలవులు కదా సర్ వర్కర్స్ కూడా ఎవరూ లేరు ఇద్దరమే ఉన్నాము ఇద్దరము ఒకేసారి అన్నీ అంటే కష్టం ఒక పదిహేను రోజులు ఒక నెల ఒక ఇరవై రోజులు టైం పడుతుంది పర్లేదు కదా సార్ సరే ట్రై నేను ప్రయత్నిస్తాను సర్ అయితే కుట్టడానికి అయితే ఎళ్ళుండి వస్తాను సార్ ఎళ్ళుండా నేను కాని మా మా కొట్టులో లక్ష్మీ అనే ఆవిడ కాని ఇద్దరిలో ఎవరో ఒకరం వస్తాం సర్ ఎళ్ళుండ ఓ వచ్చేముందు మీకు ఒకసారి ఫోన్ చేస్తాను సార్ అయితే అమ్మాయిలకు చున్ని టైపులో కుట్టమంటారా లేకపోతే కోట్ టైపులో కుట్టమంటారా సరే సర్ సరే సర్ ఉదయం పూటే వస్తాం సర్

ఓకే సర్ ఓకే ఓకే సర్ థ్యాంక్ యూ